హలో సుధా గారండి నా పేరు ఇత్రా అండి నేను విజయవాడ్ నుంచి కాల్ చేస్తున్నాను ప్ల్యాట్ ఉందని విన్నానండి సో అందుకు కాల్ చేస్తున్నాను దాని గురించి తెలుసుకోవడానికి

ఓకే ఓకే అండి ఓకే సెవెన్ ఫీట్ అయితే చాలండి అంటే ఎంత ఉండొచ్చు అంటే బెడ్రూమ్స్ అలా ఎలా ఓకే చేస్తున్నానండి అంటే నాకీ ఆఫీస్కి దగ్గర్లో ఉండాలని ఓకే టూ చాలండి టూ బిహెచ్కే ఓకే సరే అండి ఓకే అండి నాగ్గూడా అలాంటిదే కావాలండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండండి ఉంటే ఓకే థ్యాంక్స్ ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ